మన సంస్కృతి గురించి చెప్పాలంటే మన ఆంధ్రాలోని హిందూ ముస్లిం హిందూ ముస్లిం క్రిస్టియన్ హిందువులైతే గుడికి వెళ్తారు ముస్లింలు నమాజ్కి వెళ్తారు క్రిస్టియన్స్ అయితే చర్చ్కు వెళ్తారు కానీ ముగ్గురు ముగ్గురు వెళ్ళేది గుళ్ళుకి వెళ్తారు కానీ మన సంస్కృతి ప్రకారం మన హిందు మతంలో ఉన్నప్పుడు సంక్రాంతి సంక్రాంతి రోజున పెద్దలకు నమస్కరిస్తారు పూజ చేస్తారు వారు పూజలో పెట్టిన అనేక రకమైన పదార్థాలు గారెలు బూరెలు పరమానాలు ఇవన్ని పెడతారు కానీ అనేక సంస్కృతిగా పెడతారు భోగి రోజున భోగి పళ్ళు వేసి అనేక రకమైన భోగి మంట దగ్గరికి వెళ్ళి భోగి మంట కాలుస్తారు కనుమనాడు ఎన్నో సమస్యలు ఉన్నాయని కష్టాలు దండం పెట్టుకొని పోతాయని మూఢనమ్మకంగా నమ్ముకుంటాము హిందువుల నమ్మకం సంస్కృతియైన నమ్మకం అనేక నమ్మకాల వల్ల ఎన్నో జరుగు ఎన్నో జరుగుతాయి ఇది మన సంస్కృతి ప్రజలకు వివిధ మతాల ఆచారాలు ఎన్నో ఉంటాయి మన సంప్రదాయాన్ని సంస్కృతిగా విదేశం నుండి వచ్చిన ఎవరికైనా విమర్శించినప్పుడు ఇలాగే విమర్శిస్తాము భోగి కనుమ అనేక రకమైన పండుగలు గురించి చెప్తాము ఇతర మతాల కోసం చెప్పిన పదార్థాలు ఇవి